కార్తిక్ అనేవాడు మా కుటుంబ స్నేహితుడు అండి అలాగే స్వాతి అనే అమ్మాయి మా కుటుంబ స్నేహితురాలు ఫ్యామిలీ కానీ మంచి స్నేహితులం మేము అలాగే మరి మనిషా కూడా నా మంచి స్నేహితురాలు నాకు ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అండి బాధగా అనిపించేటప్పుడు వాళ్ళు ఉంటారు ఆ అవును అండి సంతోషం వచ్చిన వాళ్ళు ఉంటారు అండి వాళ్ళు తప్ప నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అండి అవును అండి అందరు సెటిల్ అయిపోయారు అండి దూరంగా ఉన్నాం కానీ కష్టం వచ్చినప్పుడు దగ్గర అవుతాం అండి అవును అండి అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి అండి పెళ్లిళ్ళు అయిపోయిన సరే అందరం కలిసి ఉంటాం అండి మాట్లాడతాము కష్టం వచ్చినప్పుడు అందరం వెళ్తాము నాకు ఏమైనా ప్రాబ్లం అయితే అందరు వస్తారు అండి అవును అండి గొప్ప స్నేహితులు అండి అందరం కలిసి అప్పుడప్పుడు బయటకి వెళ్తాం అండి ఫ్యామిలీస్తో కలిసి అవునండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్స్ అండి